స్కూల్లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ జరుగుతాయి వివిధరకాల పోటీలు క్రీడలు వంటి ఉంటాయి బహుమతులు కాని ఇస్తూ ఉంటారు ఎక్కువగా క్విజ్ శనివారం అయితే క్విజ్ పెడతారు క్విజ్లో నాలెడ్జ్ క్వశ్చన్లు మరియు మ్యాథ్స్ క్వశ్చన్లు సైన్స్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ప్రతి ఐదు టీమ్లకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఒకరొకరు ఒకరొకరుగా అడుగుతూ ఉంటారు ప్రతి టీమ్లో ఆరు మంది కలిసి ఉంటారు సిక్స్త్ నుంచి టెంత్ దాకా కలిసి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కరు కలిసి ఉంటారు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఆట్లాడుతూ క్విజ్ జరుపుతూ ఉంటారు అక్కడ ఇదా గిఫ్ట్స్ అందరికి ఇస్తారు మరియు ఎక్కువగా నాలెడ్జ్ క్వశ్చన్లే అడుగుతుంటారు వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వాళ్లందరికి బహుమతులు ఇస్తారు ప్రతి ఓడిప్ నా గెలిచిన జట్లకి బహుమతులు ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఎక్కువుగా టోర్నమెంట్స్ ఇస్తూ ఉంటారు టోర్నమెంట్స్లో కాని కబడ్డీ కిర్కెట్ ఇవ్వాడుతూ ఉంటారు అమ్మాయిలకైతే కబడ్డి ఖోఖో ఇవన్నీ టోర్నమెంట్స్ పెడుతూ ఉంటారు వేరు వేరు స్కూల్ వాళ్లందరూ కలిసి టోర్నమెంట్స్ చేస్తారు అదే విధంగా గ్రౌండ్స్లో ఆడిపిస్తూ గెలిచిన వారిని హై స్థాయికి తీసుకొని వెళ్లేటట్టు చూస్తారు ఇక్కడ టౌన్లో విన్ అయినంటి జిల్లాకి జిల్లాలల్లో విన్ అయినవంటి పెద్దద హైయర్ ఎడ్యుకేషన్ స్టేట్స్కెళ్తూ ఉంటారు అదేవిధంగా గెలిచిన వారికి ఎక్కువ బహుమతులు ఇస్తూ ఉంటారు గెలిచిన వారికి ఎక్కువ ప్రోత్సాహిస్తూ ఉంటారు అదేవిధంగా మంచిగా చూసుకునేడానికి ప్రయత్నిస్తూ ఉంటారు విన్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం చేస్తే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎక్కువుగా నాలెడ్జ్ చెప్పడానికి మరియు పెంచడానికి మాత్రమే ఉంటారు కాబట్టి ఎక్కువుగా వాళ్ళని ఆసక్తిగా పెంచడానికే చూస్తూ ఉంటారు ఉపాధ్యాయులు అందరూ కలిసి వాళ్ళకి మంచిగా ప్రోత్సాహిస్తూ ఉంటారు మంచిగా ఆడిపిస్తూ ఉంటారు క్విజ్లో మరియు ఎక్కువ తోడ్పడుతూ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటారు